మన నిత్య అవసరాల్లో ముఖ్యమైనది గ్యాస్ సిలిండర్ ఎందుకంటే మనం ప్రతి రోజు బ్రతకాలంటే మనం తినాలి తినాలంటే మనం డైలీ వంట చేయావల్సి వుంటుంది వంట చేయాలంటే గ్యాస్ సిలిండర్ అనేది మనకు చాలా ఉపయోగకరం అలాగే ఆ గ్యాస్ సిలిండర్ని మనం వాడుతున్నపుడు కూడా మనం కొన్ని ప్రముఖమైన జాగ్రత్తలను తప్పక మనం పాటించాలి అలా పాటించినట్లయితే మనం ప్రమాదాలకి గురి అవ్వకుండా మనం కాపాడబడతాం అవి ఏమిటంటే గ్యాస్ లీకేజీ సమస్యను ముందుగానే గుర్తించడం గ్యాస్ లీకేజీ సమస్యని ముందుగా ఎలా గుర్తించాలంటే గ్యాస్ అనేది ఒకవేళ పైపులో నుంచి లీక్ అవుతుందా లేదా స్టవ్లో నుంచి లీక్ అవుతుందా లేదా సిలిండర్ దగ్గర నుంచి వాల్వ్ దగ్గర నుంచి లీక్ అవుతుందా మనం ముందుగా కనిపెట్టాలి కనిపెట్టిన తర్వాత ఆ సమస్యను మనం సాల్వ్ చేసుకున్న తర్వాతే మనం గ్యాస్ని తిరిగి వాడడం జరుగుతుంది అలా సాల్వ్ అవ్వకుండా మ మనం గ్యాస్ సిలిండర్ని మనం వాడకూడదు అలాగే ఈ లీకేజీ సమస్య కాకుండా మనం నైట్ పడుకునే ముందు గ్యాస్ సిలిండర్ని మనం ఆఫ్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం అలా ఆఫ్ చేసుకోవడం అనేది ఎందుకు ఉత్తమమైనది అంటే మనం పడుకునేటప్పుడు ఎవరు లేచి ఉండరు కాబట్టి ఒకవేళ లీకేజీ సమస్య అయినా ఎవరు దానిని గుర్తించడం అనేది జరగదు అదే మనకి చాలా ప్రమాదాలని తెచ్చిపెడుతుంది అదే మనం గ్యాస్ సిలిండర్ని ఆఫ్ చేసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి మనం బయటపడచ్చు అలాగే చాలా మంది వారి ఫోన్ని అక్కడ గ్యాస్ సిలిండర్ దగ్గర వాడడం అలాగే ఫోన్ ఛార్జింగ్ గ్యాస్ సిలిండర్ దగ్గర పెట్టడం లాంటివి చేస్తా ఉంటారు ఒకవేళ గ్యాస్ లీక్ అయినట్లయితే ఫోన్ వాడడం జరిగినప్పుడు మనం ప్రమాదాలకు గురి అవ్వడం అనేది ఎక్కువుగా జరుగుతు ఉంటుంది కాబట్టి మనం ఫోన్ అనేది గ్యాస్ సిలిండర్ దగ్గర వాడకపోవడమే ఉత్తమమైన పని అంతే కాకుండా మన ఇంట్లో ఎప్పుడు ఒక గోనని పెట్టుకోవడం అనేది మంచిది ఎందుకంటే ఒకవేళ గ్యాస్ సిలిండర్లో నుంచి మంటలు వ్యాపించినట్లైతే ఆ గోనని తడి చేసి ఆ గ్యాస్ సిలిండర్కి మనం చుట్టినట్లైతే ఆ సమస్య నుంచి మనం బయట పడతాం ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మనం గ్యాస్ సిలిండర్ని వాడినట్లైతే మనం ప్రమాదాలకు గురి అవ్వకుండా కాపాడబడతాం